హలో చెప్పు ప్రియా స్కూల్లో వచ్చి ఇక్కడ స్కూల్లో ఫ్రీగా అమ్మఒడి మళ్ళీ స్కూల్లో పిలకాయలకి యూనిఫార్మ్స్ బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు లాస్య

లాస్య ఇదేమన్నా డిగ్రీలో వచ్చి వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ ఇస్తున్నారు అవును ప్రియ మళ్ళీ ఫార్టీ ఫైవ్ ఏజ్ పైనుండే వాళ్లకొచ్చి ఇది ఇస్తున్నారు ఎయిటీన్ థౌజండ్ వేస్తున్నారు లాస్య పెన్షన్లు ఇస్తున్నారు అవును ప్రియా ఇంకేమిస్తున్నారు రైతు భరోసా మళ్ళీ వచ్చి లోన్లో తొయ్యడం

అవును చెప్పు ప్రియ ఇంకేమిస్తున్నారు ఫుడ్ పెడుతున్నారు ఎగ్ ఇస్తున్నారు ఎగ్ ఇస్తున్నారు మళ్ళీ వచ్చి రాగి బ్యాగ్ షూస్ రాగి పిండి గెం గెంజిస్తున్నారు

మళ్ళీ సరే ప్రియ